స్టేషనరీ షాప్ ఓనర్రా మాకు స్టేషనరీ షాప్ ఐటమ్స్ కావాలి మా స్కూల్లో కాంపిటీషన్ ఉంది మాకు అంటే మాకు స్కూల్లో కాంపిటీషన్ ఉంది సార్ మాకు బుక్స్ పెన్సిల్స్ అవి ఒక బల్క్ ఎస్ సర్ ఎస్ సార్

బుక్స్ కావాలి ఎక్కువ మాకు బుక్స్ కంపససు బాక్సెస్ ఉంటాయి కదా జామెంట్రీ మ్యాతమెటిక్స్ ఒక హండ్రెడ్ కావాలి అంటే సెట్ కావాలి బల్క్ అంటే మనకి కంపససు కూడా కావాలి అంటే కాంపిటీషన్ కాబట్టికి అడ్రస్కి అయితే ఇస్తారా మేము అవును కావాలి ఓకే ఓకే

మరి డిస్కౌంట్స్ ఉన్నాయా

అంటే ఇప్పుడు మేము బల్క్స్ లాగా తీసుకుంటే ఏమన్నా డిస్కౌంట్ ఉందా మాకు

ఇప్పుడు మనకి బుక్స్ మనము బంచ్ లాగా తీసుకుంటే మనకి ఇంకే ఏం ఉన్నాయి స్టేషనరీ షాప్లో మనకి చూస్తుంటే

అది కాదు సార్ ఇప్పుడు మనకి ఇప్పుడు విన్నర్స్ అవుతారు కదా ఇప్పుడు కాంపిటీషన్ అంటారు కదా నీకు ప్రైజెస్ ప్రైజెస్ కొందామంటే గిఫ్ట్స్ ఏం ఏమి ఉంటాయి ప్రొడక్ట్స్ అంటే విన్నర్స్కి మనము ఎనౌన్స్ చేస్తాం కదా

అడ్రస్ ఎక్కడ సార్ మీది నల్గొండనా మాకు అదే మాకు అంటే కాంపిటీషన్ నడుస్తుంది స్కూల్లో కాంపిటీషన్ ఉంది దానికి బంచ్లాగా కావాలి మనకు ఓకే ఓకే త్యాంక్ యూ సార్